ఈ ప్రాంతంలో జానపద వాయిద్యాలు తయారు చేసే కళాకారుల గురించి చెప్పండి ఆ క్రాఫ్ట్ పట్ల కొత్త తరం నవీకరణ మీరు ఎలా చెప్తారు మా ప్రాంతంలో జానపద వాయిద్యాలను తయారు చేేసే కళాకారులు చాలా అరుదుగా ఉన్నారు ఆ క్రాఫ్ట్ మా మా యువతరానికి ఆ టెక్నాలజీ మాకు చాలా కష్టము ఈ జానపద వాయిద్యాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళ పూర్వీకుల నుంచి తయారు చేస్తున్నారు వాళ్ళ పెట్టే శ్రద్ధ వాళ్ళు పెట్టే సమయము చాలా అరుదు అరుదైనది ఆ వాయిద్యాలను వాడేవారు కూడా చాలా అరుదుగా ఉన్నారు ఆ టాలెంట్ చూసి ఆ కష్టం పరి పట్ల మా కొత్త మా తరం చాలా అదృష్టమైనది మేము చాలా వినిక్ విన్ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు విన్నాము చాలా సుందరమైన అద్భుతమైన సంగీతం దాని నుంచి వస్తుంది సరిగమలు దీని నుంచే పుట్టయా అని అనిపిస్తుంది